మీరు చెప్పినట్టుగా కొత్త తరాలు వారి కంటే పాత తరాలు వారు ఎక్కువ మతపరమైన వారై ఉంటారని నేను కూడా మీ మాటతో ఏకీభవిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను నా ముందు తరాలు వాళ్ళయినా మా అత్తగారిని మా తల్లి గారిని చూశాను నా తరువాత తరాల వేరువేరైనా నా మా పిల్లల్ని మా వదిన గారి వాళ్ళ పిల్లల్ని చూసాం వీళ్ళకు ఉన్న ఆచార పద్ధతులు గాని వాళ్ళకు అసలు ఏమాత్రం లేవు ఇప్పుడు ఉదాహరణకు పెద్దవాళ్ళని తీసుకుంటే ఇవి ముట్టుకుంటే కష్టం ఈ మతం వాళ్ళతో మాట్లాడకూడదు మన మతంలో హిందూ మతం మేము హిందూ మతం వాళ్ళము మేం మా హిందూ మతంలో పొద్దున్నే లేచి పొద్దున్నే స్నానం చేసి తెల్లవారుజామున సూ సూర్యోదయం కాకముందే దేవుడికి ప్రార్థించాలి అంటారు ఇతర మతాల వాళ్ళ ప్రసాదం తినకూడదు అంటారు ఇతర మతాల వాళ్ళ ఆలయానికి వెళ్ళకూడదు అంటారు ఇతర మతాల ప్రార్థనలు ఇస్తూ వింటున్నా కూడా అయ్యో వాళ్ళు అలాగా ఇలా పెడుతున్నారు ఏంటి అని అంటారు కానీ మన వాటిల్లో మన పా మతాల్లో మాటలు పాటలు ఎక్కువ వచ్చిన దాన్ని అభ్యంతర పరచరు అలాగే పొద్దున్న లేవగానే మనం ఎలాగ దేవుణ్ణి ప్రార్థిస్తామో ఎలా పొద్దున్నే సంధ్యావందనం కూడా అలాగే అవసరమని చెప్తుంటారు ఇప్పుడు ఈ తరాలు వాళ్ళ విషయానికి వస్తే కొత్త తరాలు వాళ్ళు సంధ్యావందనం మన హిందూమతల్లో మేము మేమున్న శాఖకి అది చేయవలసిన ధర్మం అయినా కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు దానికి అందరూ మత అన్ని మతాల వాళ్ళు అన్ని అందరి ప్రజలు సమానమే అదేమీ పెద్ద మనం నిశ్చింతగా చేయక్కర్లేదు మనం ఖచ్చితంగా చేయక్కర్లేదు అన్ని మతాల వాళ్ళతో కలిసి ఉండవచ్చు వాళ్ళ యొక్క ప్రార్థన స్థలాలకు వెళ్ళొచ్చు వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు తీసుకోవచ్చు అని వాళ్ళు ఎంత ఈ పెద్ద వాళ్ళు చెప్పిన సరే వాళ్ళు దాని వ్యతిరేకించి ఇది సమర్థిస్తూ ఉంటారు ఈ మధ్యతరమైన నేను ఈ పెద్ద వాళ్ళతో ఏకీభవించాలో వీళ్ళతో ఏకీభవించాలో నాకు అర్థం కావట్లేదు కానీ మీరు చెప్పినది యదార్థమైన మాట ఈ ముందు తరాలు వాళ్ళకి ఎలాగైనా సరే మతం మీద మతపరమైన నమ్మకాలు కాని మతాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన కానీ ఎక్కువ ఉన్నది అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇలాంటి మతాలు ఇవన్నీ మనం చేసుకునే అనుసరించే పద్ధతులని ఎవరింటికి వాళ్ళు చేసుకోవడం మా సరైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను మనం ఏమైనా చేయాలి అనుకుంటే మనం మటుకు చేసి ఇంకొకరికి అభ్యంతరం కల్చ కలగకుండా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొకరికి హాని కలగకుండా మనం చేయగలిగాము అనుకోండి అదే ఆ పరమాత్ముడు ఏది ఏ మతానికైనా ఒకటే పరమాత్ముడు ఆ పరమాత్ముడు అందరినీ కాపాడుతాడని నేను అనుకుంటున్నాను